హలో మేడం ఎవరండి అవును మేడం మీకు ఏ విధంగా సహాయపడగలను నండి ఓకేనండి ఓకే మేడం థ్యాంక్స్ మేడం మా ట్రావెల్ని మీరు ఎంకరేజ్ చేసినందుకు ఎంతమంది వెళ్తారు మేడం మీరు పదహారు మంది వెళ్తారాండి ఓకే అండి ఎప్పుడు ఏ ఏ రోజున వెళ్తారండి ఏ ఊరండి కాకినాడ నుంచి ఎక్కడ అన్నారు కాకినాడ నుంచి విజయవాడ అండి అంటే అంటే మీరు విజయవాడ వెళ్ళి దింపేసి వచ్చేయాలా అండి లేకపోతే అక్కడున్న చుట్టుపక్కల్న ప్రదేశాలు కూడా తిప్పాలాండి ఓకేనండి అంటే మేడం ఇప్పుడు అ అక్కడ ఉండడానికి స్టే మీరు అరెంజ్ చేసుకున్నారాండి లేకపోతే అది కూడా మేమే అరెంజ్ చెయ్యాలండీ ఓకే మీరు వెళ్తున్నది పదహారు మంది వెళ్తారు మేడం ఆ పదహారు మంది కలిసి మీకు అక్కడ ఉండడానికి స్టే అలాగే మీకు తిప్పాలి అక్కడ ఆ ప్రదేశాలు తిప్పాలి మేడం టోటల్గా పాతిక వేలు అవుతుంది మేడం అవునండి పాతిక వేలు ఆహా లేదు మేడం అంటే ఎలా అంటే మీరు మూడు రోజులు కాబట్టి రోజుకి ఆరు వేలు మేడం ఇంకోకటి అంటే మళ్ళీ అందులో ఒక రోజు డీజల్ ఖర్చు అలాగే ఇంకా మళ్ళీ అలాగే డ్రైవర్కి డ్యూటి ఖర్చు కూడా అన్ని అవ్వాలి కదా మేడం ఇవన్ని కలిపి పాతిక వేలు మేడం అవునండి అంతా ఓకే అయితే మీరు నాకు డీటెయిల్స్ పెడతారాండి

మేడం కార్ మాత్రం మీరు పదహారు మంది కాబట్టి మినీ బస్ మాత్రం బాగుంటుంది మేడం ఎందుకంటే మనం ఆ మినీ బస్ అనేది అలాగే వెనకాలకి కూడా పడుకోవచ్చు మేడం అంటే బ్యాక్ సీటర్ కూడా ఉంటుంది ఒక వేళ ఏజ్డ్ పర్సన్ అయితే పైన బెడ్స్ కూడా ఉంటాయి మేడం అంటే కిందేమో కూర్చోవడానికి పైనేమో స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి మేడం పడుకోవడానికి బెడ్స్ ఉంటాయి పెద్దలకి గట్రాను ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మూడు రోజులు ట్రావెలింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు సో మాకు ఇలాగ పాతిక వేలు అవుతుంది మేడం మీకు కావాలంటే బస్ డీటెయిల్స్ అలాగే బస్ నెంబర్ కూడా మీకు పెడతాను ఒకవేళ లేదు బస్ చూస్ చూసుకుంటాను అంటే మీరు రావచ్చు మేడం మేము మార్ పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం పది గంటల వరకు ఉంటాం మేడం ఓకే అండి మీ వాట్సాప్ నెంబర్ పెడితే నేను అసలు ఆ మూడు రోజులు షెడ్యూల్ పెడతాను మేడం మీకు